విశాఖపట్నంలో చాలా రకాల పండుగలు చేసుకుంటారు దసరా దీపావళి సంక్రాంతి బక్రీద్ మొహరం క్రిస్మస్ రంజాన్ ఇలా అన్నీ రంగాల వారికి సంబంధించిన తెల్ హిందువులు క్రిస్టియన్లు ముస్లింలు ఇలా అన్నీ రంగాలకు చెందినవారు అన్ని రకాల పండగలను చేసుకుంటారు ఇంకా ఇక్కడ డాన్స్ షోలు మరియు సంగీత ఉత్సవాలు పుస్తక పండుగలు ఇలాంటివి కూడా చాలా పెద్దగా పండుగలు చేస్తూ ఉంటారు